నాకు ఆ ఎక్కువగా ఆకర్షించే నక్షత్రం భరణీ నక్షత్రం అందులో భరణీ నక్షత్రం ధరణిని ఏలుతారని అందరూ చెప్తు ఉంటారు అది కూడా మా భార్యామణిది కూడా కూడా భరణీ నక్షత్రమే ఆమె ప్రోత్సహము నా అభివృద్ధిలో పూర్తి బాధ్యతగా ఉంటుందని నేను చాలా సంతోషిస్తు ఉంటాను ఆమె నా అభివృద్ధిలో ప్రతి అడుగును పాటిస్తు ఆ అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తుంది అందు కారణం చేత భరణీ నక్షత్రం వారు ధరణిని ఏలుతారని చెప్తు ఉంటారని అనుకుంటు నా అభిప్రాయాన్ని మిమ్ములకు తెలియ చేస్తు ఉన్నాను